హలో చెప్పం హోటల్ మేనేజ్మెంట్ ఆ ఉన్నాయి మేడం మీ పేరు చెప్పండి మీరు ఆల్రెడీ రిజర్వేషన్ చేసినట్టున్నారు మేడం నిన్న చెక్ చేసి చెప్తా ఉండండి మీకు రెండో స్లాట్ వచ్చింది మేడం మీకు విండో విండో అవైలబుల్గా ఉంది కీప్ సర్వీస్ కీప్ సర్వీస్ మెంబర్స్ కూడా మీకు అవైలబుల్గా ఇచ్చాము రూమ్ నెంబర్ ట్వెల్వ్ మేడం ఇది కూడా మీకు అవైలబుల్గానే ఉన్నాయి మేడం ఛార్జెసా మేడం ఆ లేదు మేడం ఛార్జెస్ మీకేం పడవు మేడం ఆల్రెడీ నిన్న రిజర్వేషన్ చేసుకున్నారు కదా మాకు వన్ డేకి ఒక ఆఫరు టూ డేకి వన్ ఒక ఆఫర్ అనేసి వస్తుంది మేడం ఇప్పుడు ఆఫర్లో ఉంది ఇప్పుడు ఆఫర్లో నడుస్తుంది మేడం మాది ఇప్పుడు ఛార్జెస్ ఏం పెట్టుకోము మీ ఎప్పుడు వస్తారు మేడం మీరు అయిపోయింది మేడం మీరు వస్తే మీకు రూమ్ కీస్ ఇస్తాము ఆ సర్వీసర్స్ సర్వీసర్స్కి మీకు అవైలబుల్గా ఉంటారు మీరు వచ్చాక సెకండ్ ఫ్లోర్ మేడం మీకు ట్వెల్వ్ వచ్చింది రూమ్ నెంబరు ఓకే మేడం థ్యాంక్ యూ మీరు రేపు వచ్చినప్పుడు మమ్మల్ని కలవండి